నేను చిన్నప్పుడు ట్రైన్లో గోదావరి పుష్కరాలకి వెళ్లాను నాకు చాలా ఆనందంగా ఉంది పుష్కరాలు చూడడానికి దాంతోపాటు నేను మొట్టమొదటిసారిగా ట్రైన్లో ప్రయాణించడం నాకు చాలా ఆనందంగా అనిపించింది ఆ ప్రయాణం నేను మర్చిపోలేను నా జీవితంలో గుర్తుండిపోతుంది గోదావరి పుష్కరాలకి చాలా ఆనందంగా వెళ్లాను అక్కడ గోదావరిలో స్నానం చేసి తరువాత మళ్ళీ రిటర్న్ ట్రైన్ ఎక్కి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి నాకు చాలా ఆనందంగా అనిపించింది నా జీవితంలో నాకు గుర్తుండిపోయే ప్రయాణం ఇది